ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు మెయిన్ మన చేయవలసింది మనము ఆరోగ్యముగా ఉండాలి అంటే ఫస్ట్ మనం చుట్టూ ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవాలి మరియు మంచి నీటిని తాగాలి చేసిన ప్రతీ పదార్థం మీద మూతలు పెట్టాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వ్యాయామం చేయాలి అలాగే మంచి ఆకుకూరలు తినాలి పండ్లు తినాలి మంచిగా ఆహారం తీసుకోవాలి మనం పరిశుభ్రంగా ఉండాలి మనం ఉతికిన బట్టలేసుకోవాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే అనేక కూరగాయలు పండ్లు పాలు మాంసాహారాలు అన్నీ కూడా తీసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మెడిసిన్ వేసుకుంటే కాదు మనము ఇంట్లోనే పరిశుభ్రంగా పెట్టుకొని అన్నీ వాటలా మనం మంచిగా చేసుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుంది